హలో సర్ నా పేరు రమేష్ ఈ మధ్యకాలంలో నా ఫోన్ నెంబర్ మారింది కాబట్టి పీ ఎం కే వీ వై నుండి నాకు ఎలాంటి సమాచారము రావడం లేదు ఈ సమాచారం నాకు ఎంతో ముఖ్యమైనది పీ ఎం కే వీ వైలో లభించే ఉద్యోగ అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన సమాచారం కొరకు నా ఫోన్ నెంబర్ అప్డేట్ చేయవలసిందిగా కోరుతున్నాను నా నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సున్నా దీనిని పి ఎం కే వీ వై తదుపరి సమాచారం కోసము అప్డేట్ చేయవలసిందిగా అభ్యర్థస్తున్నాను అంతేగాక మీరు ఫోన్ నెంబర్ అప్డేట్ చేసినట్లయితే పీ ఎం కే వీ వైలోని ఉద్యోగ అవకాశాలను నేను పొందగలను ధన్యవాదాలు సర్